హలో ఆ చెప్పండి సార్ ఆ ఓకేనండి చెప్పండి ఆ సార్ మీ అంటే మీ అబ్బాయి ఇప్పటికే లీవ్స్ ఎక్కువైపోయాయండి ఆ అంటే ఆ క్లాసెస్ కూడా మిస్ అయిపోయాడు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఒక వన్ వీక్ లో మరి తను ఓకే తను ఇప్పుడికే తను ఇప్పుడికే ఎక్కువ లీవ్ పెట్టేశాడు ఆ ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ ముందు వెళ్తే మీ అబ్బాయికే కదండి ప్రాబ్లం ఇంత వరకైనా తర్వాత

అవున్ సార్ మరి వన్ వన్ వీక్ అంటే ఆ క్లాసెస్ కూడా మిస్ అయిపోతే తర్వాత మళ్ళీ క్లాసెస్ మళ్ళీ మేము చెప్పలేము కదండి ఆ ఇప్పుడు మళ్ళీ మీ అబ్బాయికి ఇప్పుడే మార్కులు తక్కువగా ఉంటున్నాయి వాట్లకి స్పెషల్ క్లాసెస్ పెట్టుకుంటే కొంచెం బాగుంటది ఫీడ్ బ్యాక్ అనేది అది కా అంటే మరి సెవెన్ డేస్ అంటే అంతగా ఎక్కువవ్వదు చూడండి అంటే మీరు ట్యూషన్ పెట్టుకుంటానంటే పర్లేదు గాని కొంచెం సెవెన్ డేస్ అంటే మరి అంత కుదరదండి ఒకేలా ఫోర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ చూడగలం కానీ సెవెన్ డేస్ అంటే కష్టం కదండి మళ్ళీ వన్ వీక్ లోనే కదా ఎక్సామ్సు మీరు అప్పుడే వస్తారు

ఓకేనండి అయితే లెటర్ రాసి పంపి పెట్టేసి వెళ్ళిపోండి లీవ్ పెట్టేసి వెళ్ళండి ఓకేనండి ఆ